నేను మరీ అంత ఉన్నతమైన గాయకుడిని కాదు అనగా నా శరీరం యొక్క కదలికలు కానీ నా ముఖ కవళికలు కానీ నా గాత్రాన్ని మరీ అంత ఎక్కువగా పెంచేయవు అయితే అవి ఎంతో కొంత తోడ్పడతాయని గమనించాను ఎందుకంటే నేను పాటల ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఆ నా చేతిలో వాటంతట అవే కదులుతూ ఉంటాయి మరియు నా ముఖ కవళికలు వాటంతట అవే మారుతూ ఉంటాయి దీన్ని బట్టి నేను గమనించింది ఏమనగా అవి వాటంతట అవే రావడం వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆ అవి నా గాత్రాన్ని మరింత మెరుగ్గా చేయడంలో తోడ్పడుతూ ఉంటాయి అయితే ఈయొక్క ఆ కవళికల వల్ల వచ్చే మార్పును నేను అంత ఎక్కువగా నోటీస్ చేయలేదు బహుశా నేను మరి అంత ప్రొఫెషనల్గా పాడటం నేర్చుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ ఎక్కువగా లేదా ఈ తేడా ఎక్కువగా ఉండచ్చు అయితే నేను తీసుకునే జాగ్రత్తల విషయానికి వస్తే ముందు చెప్పినట్టు నేను అంతా ఉన్నత గాయకుడిని కాదు ప్రొఫెషనల్ అయితే అంతకన్నా కాదు కాబట్టి నేను మరీ అంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోను